నృత్యాన్ని ప్రధానంగా మేము మూడు పండగల్లో జరుపుకుంటాము ఒకటి హోలీ రెండు వినాయక చవితి మూడు దసరా మొదటిది హోలీలో రంగులు మొత్తం రంగులతో ఆడుకున్న తర్వాత నెక్స్ట్ పాటలు పెట్టుకుని నృత్యం చేయడం జరుగుతుంది మేము మా వీధిలో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము నృత్యంతో రెండవది వినాయక చవితి పొద్దున పూజలన్ని అయ్యాక మూడో రోజు వినాయకుడిని నిమర్జనం రోజు డిజే బాక్స్ల్తో వినయ వినాయకుడిని మేము నృత్యంతో సాగనింపుతాము మూడోది దసరా రోజు అమ్మవారి ఊరేగింపులు మరియు పూజలు అయిన తర్వాత ఊరేగింపు రోజు నృత్యంతో అమ్మవారిని ఆనందకరంగా మేం ఆనందంగా చేస్కుంటాము ఇలాంటి అనేక సందర్భాలలో నృత్యాన్ని ప్రధానంగా మేం పోషి ప్రధాన పాత్రగా పోషించుకునే విధంగా ఆనందంగా సన్ జరుపుకుంటాము పండగల రోజు నృత్యంతో ఆనందంగా గడుపుతాము